చేతి వృత్తులకు ఈ తరంలో ఎక్కువగా డిమాండ్ ఉన్నది ఎందుకంటే వెనుకటి రోజులలో వారు తయారు చేసినటువంటి వస్తువులు ఇప్పటి రోజుల్లో ఎవరు తయారు చేయడం లేదు కాబట్టి చేతివృత్ చేతితో చేసిన వస్తువులను సామాజిక మాధ్యమంలో ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటి పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడతాయి ఎలా అంటే వారికి వాటిని ఉపయోగించే విధానం తెలియదు కాబట్టి ఈ సామాజిక మాద్యం మాధ్యమాలలో పెట్ట పెట్టడం ద్వారా వారికి వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో కూడా అర్థమవుతుంది కాబట్టి సామాజిక మాధ్యమాలు అనేటివి చేతి చేతితో చేసిన వస్తువులకు ఎక్కువ డిమాండ్ను కలిగించే అవకాశం ఉంది అలాగే చేనేత వస్త్రాలు వాటికి సంబంధించినవి కూడా సామాజిక మాధ్యమాలలో సామాజిక మాధ్యమాల్లో సహాయపడతాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ వాటికే ఉంది జూట్ బ్యాగ్స్ కాని తర్వాత చేనేత చీరలు కాని బ్లౌజులు కానియండి ఇలాంటివి ఎక్కువగా కొనడానికి ఇప్పటి తరం పిల్లలు పెద్దలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది చేతి చేతి చేతితో చేసిన కుండలు కానీ చాటలు కానీ గంపలు కానీ ఈతరం పిల్లలకు పరిచయం చేయడానికి ఎక్కువగా ఈసామాజిక మాధ్యమాలు సహాయపడతాయి తర్వాత వీటిని చేయడం అనేది వారికి ఒక కల అది ఎలా చేయాలి వారే కాకుండా మనం కూడా ఇంట్లో ఉన్న వాటితోనా లేకపోతే బయట నుంచి వేరే కొని తెచ్చుకొని కూడా చేసుకో తయారు చేసుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా పెట్టడం వలన వారు నేర్చుకునే తయారు చేయడం నేర్చుకుంటారు మళ్ళీ దాన్ని ఎలా ఏ విధంగా ఉపయోగించాలో కూడా తెలుసుకుంటారు కాబట్టి అలాంటివి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేయడం వలన ఎక్కువ ఉపయోగం ఉంది నేను ఫాలో అవుతున్న యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అంటే అవి సన్బీర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకటి ఉమెన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకటి ఏజెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇందులో వీటికి సంబంధించిన పేపర్ క్రాఫ్ట్ కాని తర్వాత వెదురు బొంగులతో కానీ తర్వాత ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి కొబ్బరి చిప్పలతో కానీ ఎలా చేసుకోవాలనేది ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తెలుసుకోవచ్చును